మనకు విశ్వాన్ని అన్వేషించడానికి ఉన్న పరిమితులు అనేక రంగాలలో ఉన్నాయి మొదటి సాంకేతికత పరిమితులు ప్రధానమైన అడ్డంకిగా ఉంటాయి ఈరోజు మనం ఆకాశక గంగా అలెక్స్ మం మంగల్ వంటి గ్రహాల ప్రయాణం చేయగలుగుతున్నప్పటికీ అంతరిక్ష టెక్నాలజీ ఇంకా పూర్తి అభివృద్ధి చెందలేదు పట్ట పట్టణాలు ఎత్తులు సమన్విత గమ్యం వంటి సమస్యలు అనేక అన్వేషణలు ముళ్లను తయారు చేేస్తాయి రెండవది కాలపరిమితులు మన జీవిస్తున్న ప్రస్తుత జీవితంలో మరికొన్ని వారాలు లేదా దశాబ్దాల పాటు అంతరిక్ష ప్రయాణాలను కొనసాగించడం అనేది చాలా పెద్ద సవాలుగా మారుతుంది అకాల పరిమితుల కారణంగా మనం విస్తృతమైన విశ్వాసాన్ని పూర్తిగా అన్వేషించలేము మూడవది శరీర పరిమితులు మన శరీరానికి అంతరిక్షంలో ఎక్కడికైనా ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుంది వ్యాకులత అధిక ఉష్ణోగ్రతలు మరియు డిక్లరేషన్ ప్రభావాలు వంటి పర్యావరణ మార్పులు మన శరీర ప్రభావితం చేస్తాయి చివరిగా ఆర్థిక పరిమితులు కూడా ఒక పెద్ద సమస్య అంతరిక్ష పరిశోధకులు పెద్దగా నిధులు అవసరం అవుతాయి ఇవి ప్రపంచంలో అన్నీ దేశాల అందుబాటులో లేవు అంతేగాక అద్భుతమైన సాంకేతికత అభివృద్ధి చెందేందుకు అవసరమైన పెట్టుబడులు కూడా చాలా పెద్దవి ఈ పరిమితులు ఉన్నప్పటికీ ఆస్యా ప్రయాణం మరియు ఆవిష్కరణ యొక్క ఆచార కథనంతో మనం ఇంటర్నేషనల్ స సైంటిస్ట్ అంతరిక్ష ప్రయాణికులు మరియు భవిష్యత్తు తరం కలిసి కొన్ని గమ్యాలు చేరుకోగలుగుతాయి